మాకు మీ రెస్టారెంట్లి ఈ చికెన్ ముఘ్లయ్ ఆర్డర్ కావాలండి ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నం ఉన్నయా అవులేబుల్లో

అంటే రెస్టారెంట్కే రావాలనుకుంటున్నాం ఒక టెన్ మెంబర్స్ ఉన్నాము

టేస్ట్ గిట్ల బాగుంటుందా

అది మీ రెస్టారెంట్లో ఫేమస్ అని విన్నాం

ఓకే సో ఆఫ్ ఆన్ అవర్ టైం పడుతుందా టెన్ ప్లేట్స్ కావాలి

కాస్ట్ ఓకే ఆర్డర్ తీస్కోండి మేము ఆఫ్ ఆన్ అవర్లో మేం రీచ్ అవుతాం అక్కడికి ఓకే లేట్ కాకుండా చూస్కోండి టెన్ టెన్ ఒకే సారి పెట్టండి టెన్ ఒకేసారి పెట్టేయండి ఒక ఆఫ్ ఆన్ అవర్లో మేం ఆఫ్ ఆన్ అవర్ వరకి అక్కడికి రీచ్ అవుతామండీ